ప్రతి దేశానికి వెన్నముక లాంటిది ప్రతి ఒక మనిషి తన జీవితంలో వ్యవసాయంతో ఏదో ఒక దశలో కలిసి పోతు ఉంటారు మనిషి జీవితం అనేది వ్యవసాయానికి సంబంధించిందిగా ఉంటుంది మనం తినే తిండి కానీ పండించే పంట కానీ మనం పెంచే చెట్లు కానీ ఏదైన్నా సరే వ్యవసాయానికి ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది వ్యవసాయం జరగకుండా ఒక మనిషికి ఆహారం అనేది దొరకదు ఆహారం దొరకకపోతే మనిషి జీవించలేడు ఏ జాతి అంటే పక్షులు అయినా కానీ లేకపోతే ఇప్పుడు జంతువులు అయినా కానీ ఏవైనా కానీ వ్యవసాయం మీదనే బతుకుతు ఉన్నాయనేది నా ఉద్దేశం ఇప్పుడు భవిష్యత్తు తరాల ఇప్పుడు ఉన్న తరం ఎలా ఆలోచిస్తుంది అంటే వ్యవసాయం చాలా బోరింగ్ వ్యవసాయం చేయడం చాలా కష్టం వ్యవసాయం వల్ల ఏమీ ఆదాయం ఉండదు ఏం వ్యవసాయం చేస్తే రైతులు నష్టపోతున్నారు రైతులు అందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు ఇప్పుడు మనం ఈ వ్యవసాయం చేసి మనం ఏమి ఉద్దరిస్తాం మన వల్ల ఏమవుతుంది మన వల్ల కూడా ఏం కాదు వ్యవసాయం అంటే చాలా కష్టం వ్యవసాయం వేస్ట్ అన్నట్టుగా చూస్తున్నారు సో ఇప్పుడు ఈ తరం వాళ్ళు కానీ భవిష్యత్తు తరం వాళ్ళు కానీ ఎలా ఆలోచించాలి అంటే ఇప్పుడు ఉన్న వ్యవసాయాన్ని వ్యవసాయ పద్ధతిని పాటిస్తు ఇప్పుడు ఉన్న టెక్నాలజీని పాటిస్తు వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేయచ్చు రైతులు ఎలా ముందుకు తీసుకొని రావచ్చు వ్యవసాయం గురించి ముందు తరానికి ఎలాంటి ఆలోచనలు ఎలాంటి దిగుమతులు

తాతలు సంపాదించి అమ్మమ్మలు సంపాదించి పెట్టిన ఆస్తులని ఉపయోగిస్తూ అప్పుడప్పుడు వెళ్ళి ఊళ్ళో వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి వ్యవసాయాన్ని ట్రై చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనల్ని చూసి పది మంది నేర్చుకుంటారు పదిమందిని చూసి వంద మంది నేర్చుకుంటారు అలా ఒక్కరిని చూసి ఇంకో పదిమంది వ్యవసాయం చేయడం నేర్చుకున్నప్పుడు ఆ పదిమందిని చూసి ఇంకో వంద మంది కూడా వ్యవసాయం చేయడం నేర్చుకుంటారు ఇలా నేర్చుకోవడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది వ్యవసాయం చేయాలన్న ఆలోచన అందరికి వస్తుంది

మన మనకి ఇచ్చి పోయిన ఆస్తి ఈ ఆస్తి అనేది ఆస్తినిని మనమే కాపాడాలి వ్యవసాయం గురించి అందరికి అవగాహన రావాలి ఇప్పుడు అందరు ఇప్పుడు అంటే ఆర్గానిక్ ఫుడ్స్ కానీ ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ ఆర్గానిక్ గ్రైన్స్ తిని బతుకుతున్నారు దీని వల్ల ఏమవుతుంది అంటే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది మన ఆరోగ్యం చెడిపోతుంది మనుషుల జీవితకాలం జీవించే కాలం తగ్గిపోతుంది కానీ ఒకప్పటి మన తాతలు ముత్తాతలు ఇప్పటికి బ్రతికి ఉన్నారు అంటే అప్పట్లో వాళ్ళు తిన్న ఆహారం

మనం వాడిదే మన ఆరోగ్యం బాగుంటుంది మనుషుల జీవితకాలం కూడా పెరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే వ్యవసాయం వ్యవసాయం చేస్తే వచ్చే వ్యవసాయం ద్వారా వచ్చిన పంటల ద్వారా మంచి ఫుడ్ వస్తుంది కాబట్టి మంచి ఆహారం దొరుకుతుంది అందరు మంచిగా బతుకుతారు అందరి ఆరోగ్యం బాగుంటుంది చెడిపోవు ఇప్పుడు వస్తున్న ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ వల్లనే రోగాలు వస్తున్నాయి అందరికి సో ఈ రోగాలను కానీ రాబోయే భవిష్యత్తు తరాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం వ్యవసాయం చేస్తే ఇది అవుతుంది సో నేను భవిష్యత్తు తరానికి నేను ఏం చెప్పడం ఏంటంటే వ్యవసాయాన్ని చిన్న చూపు వ్యవసాయాన్ని వేస్ట్ అనుకోకుండా దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి దానికి ఎలాంటి టెక్నిక్స్ వాడాలని ఆలోచిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలు తరంలో కూడా వ్యవసాయం అనేది ముందుకు సాగుతుంది దీని ద్వారా ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి మంచి జరుగుతుంది